హలో అయాన్ వాళ్ళ అమ్మ మాట్లాడేది మేము మీ బాబు స్కూల్ నుంచి మాట్లాడుతున్నాం మేడమ్ని మీ బాబు సిక్ అయ్యిండు వాంతింగ్స్ చేసుకుండు స్కూల్లో వచ్చి తీసుకు వెళ్ళండి మేము ఉంటే ప్రతి ఒక్కటి మేము ఎట్లా చూసుకోగలుతాం మేడం మీ అబ్బాయికి ఫై అసలు చెప్పలేదు అమ్మ ఇట్లా వచ్చి కూచుండు క్లాస్లో ఏమి తిన్నాడో వచ్చి కక్కిండు అంట వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి చెప్పిర్రు మేడం అయాను వాంతింగ్ చేసుకుండు అని మీ వాంతి క్లాస్లో చేసుకుండంటమ్మ ఆ క్లాస్లో పోరగాళ్ళు అందరు బయటకి వచ్చి కూసుర్రు క్లాస్ రూంలో కక్కుకుండు అంట మీరు పైసలు ఇచ్చి ఏమేమో కొనుక్కో కొనుక్కోమని అనిస్తారు పైసలు ఆ పోరగాళ్ళు ఏమో బబుల్గం గిబ్లికాలు అని ఏమేమో తింటారు అది పడక కడుపు అంతా మేము బాగా రెస్పాన్సిబిలిటీ మేము ఏం కాకుండా చూసుకుంటాం కానీ బయట చిరు తిండ్లు అన్నీ తిని వచ్చి కా స్కూల్లో వాంతింగ్స్ చేసుకుంటే ఎట్లామ్మా మేము ఏమి చేయగలుగుతాం దాన్ని మీరు పైసలు ఇవ్వకుండా ఇంటి కాడనే తినిపిచ్చి పంపిస్తే మేము మంచిగా చూసుకుంటాం మీరు బ ఇప్పుడు స్కూల్లో కొనుక్కున్న బయట కొనుక్కున్న బయట తిండే కదా మేడం చిరు తిండే కదా బబుల్గం అట అయేయో చింతకొండటుర్రు అవి అన్నీ కొనుక్కుంటుర్రు అవి అన్నీ తింటే వాంతింగ్స్ కావా మేడం లేదు లేదు మీరు పైసలు ఇవ్వద్దండి ఎందుకంటే చిన్నపొరగాళ్ళు కాబట్టి వాళ్ళకు ఏది తింటే ఏమైతుందో తెలియదు మళ్ళా దాని మీద ఆ ఎక్స్పైరీ డేట్ ఉందో లేదో అని చూసుకోకుండా తింటనే ఉంటారు ఆ తినడం వల్ల పడక అది కడుపులో తిప్పినట్టు అయి కక్కుకుంటారు వాళ్ళు అట్లా పైసలు ఇవ్వద్దండి మీరు

లేదు లేదు మేడం మేము అంటే చూస్తాం కానీ ఏం తింటారో చూడం కదా ఇప్పుడు క్లాస్లో వాంతింగ్స్ చేసుకుండు అంట వచ్చి ఇంటికి తీసుకుని ఎళ్ళండి బాబుని చేతనైతలేనట్టు ఉంది కళ్ళు తిరుగుతున్నాయని కూచుండు ఆడ మేము చూసుకుంటున్నాం మీరు వచ్చేంత వరకు మీరు వచ్చి తీసుకు వెళ్ళండి సరే అమ్మ